నేను ఎండాకాలంలో ఈ మధ్య సెకండ్ ప్రోడక్ట్ నేను కూలర్ కొన్నాను ఈ కూలర్ అనేది అస్సలైతే నాకు నచ్చలేదు నేను మీడియం సైజ్ కొన్నాను స్మాల్ సైజ్ మీడియం సైజ్ పెద్దది మొత్తం మూడు రకాలుగా ఇందులో కూలర్స్ ఉన్నాయి అయితే మీడియం సైజ్ కూలర్ కొన్నప్పుడు దీంట్లో వాటర్ అనేది పది లీటర్లు పడుతుంది ఈ పది లీటర్లు వాటర్ అయిపోయిన తర్వాత మళ్ళీ కూడా వాటర్ వేసుకోవాల్సి వస్తుంది అంతే కాకుండా పక్కలో ఉన్న కూలింగ్ ప్యాడ్ కూడా చాలా తక్కువగా తీస్తున్నారు దీనివల్ల కూలింగ్ కూడా సరిగా రావట్లేదు చిన్నది అయితే కరెంట్ బిల్ తక్కువ వస్తుంది అని అంటున్నారు కానీ అది కూడా ఎక్కువగానే వస్తుంది మీడియం సైజ్ కూడా కరెంట్ బిల్ చాలా ఎక్కువగా వస్తుంది దీనికి సర్వీసింగ్ సెంటర్లు కూడా లేవు దీనికి రాత్రి మళ్ళీ లేచి నీరు పోయాల్సి వస్తుంది కూలింగ్ కూడా చాలా తక్కువ రావడం కరెంట్ బిల్ ఎక్కువ రావడం మాటిమాటికి ఆగిపోవడం వలన నాకు ఈ ప్రోడక్ట్ అయితే అస్సలు నచ్చలేదు